ఎన్టీ రామారావు జిల్లాలో స్థానికంగా లభ్యంగా ఉన్న రవాణా సౌకర్యాలన్ని చాలా అందంగా ఉంటాయి రవాణా రవాణా సౌకర్యాలలో ఎటువంటి లోపము ఉండదు అక్కడ ఆటోలు రిక్షాలు లారీలు బస్సులు అన్నీ చాలా సులభంగా తిరుగుతాయి దానివల్ల ప్రజలకు ఎటువంటి ఎటువంటి నష్టము జరగదు మొత్తం మీద జిల్లాలో రవాణా సౌల సౌలభ్యానికి ఏ విధంగా నష్టమంటూ జరగకుండా అన్ని సాఫీగా జరుగుతాయి ఇటువంటి చెడువి చెడు రవాణాలు జరగవు అక్కడ పోలీసులు యంత్రాంగాలు అన్నీ ఎప్పటికప్పుడు చాలా విస్తృతంగా పనిచేస్తూ ఉంటారు అక్కడ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర చాలామంది పిల్లలు వాళ్ళు స్కూళ్ళకి బస్సులకి వెళ్లడానికి ఆ బస్ స్టేషన్ని ఉపయోగించుకుంటారు అలాగే రైల్వే స్టేషన్లో చాలా ఎక్స్ప్రెస్లు ట్రైన్లు అన్నీ చాలా ఉంటాయి